హెల్త్ కేర్ రంగాలలో చాలా అవినీతి జరుగుతుంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ వెంట పోయి తనకి సీరియస్ ఉంది ఇటు రండి చూడండి అటు వచ్చి చూడండి అని వాళ్ళ వెంట పడుతూ ఉండాలి అదీకాకుండా ఆ వాళ్ళు మన్ అంటే ఇప్పుడు ఒకతను సీరియస్ ఉన్నాడు అనుకో తనని చూడండి అని చూసే హెడ్తోని తిరుగుతూ ఉండాలి మళ్ళీ ఒకవేళ వారు వేరే వాళ్ళని వేరే వాళ్ళని చూస్తా అని వెళ్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారు మరి మేము ఒక కొంచెం మనీ ఇస్తాం మీకు అట్లనైనా కొంచెం తొందరగా చూడండి తొందర తనని పట్టించుకోండి కొంచెం సీరియస్ ఉన్నారు అని అట్లా వాళ్ళ వెంట పడుతూ ఉంటే కొంచెం మనీ ఇష్టం అంటే ఆ లంచం ఇస్తాం కాబట్టి వాళ్ళు చూడడానికి ముందు వస్తున్నారు అంతవరకీ వస్తలేరు ఏం సమాధానం ఇవ్వకుండా ఆ తిరుగుతూ ఉన్నారు

మేము దానికి భాద్యుతులం అంటే భాద్యుతులు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అయ్యాం ఎందుకంటే ఈ రక్తకణాలు తక్కువయ్యి అట్లా అట్లాంటే హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండి మేము వేరే గ్రూప్ వాళ్ళది బ్లడ్ ఇచ్చి మా గ్రూప్కి సంబంధించింది వేరే గ్రూప్ మీకిచ్చి మాకు సంబంధించిన బ్లడ్ మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు కానీ ఏ గ్రూప్ వాళ్ళది వాళ్ళ ఏ గ్రూప్ వాళ్ళు హెల్త్ పాడై ఉన్నాదో ఆ వాళ్ళది ఏం గ్రూపో అట్లాంటి గ్రూప్ వాళ్ళది ఇంకొకరిది పెడితే వాళ్ళకి తొందరగా కవర్ అవుతుంది కదా అందుకోసం అని అట్లా చాలా సార్లు చూస్తున్నాం తెలుసుకున్నాం కానీ మరీ ఇట్లా బీదవాళ్ళు ఉంటారు ఇట్లాంటి పరిస్థితులు అంటే లంచాలు తీసుకుని చేసే పద్ధతి మాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే బీదవాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళే కదా ఏమో ఇట్లాంటి హాస్పిటల్కి వస్తారు వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకున్నాక ఇంకా వాళ్ళెక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడ చూసుకోవాలి ఈ అమ్మకిది మాకు ఇట్లాంటి పరిస్థితి నచ్చలేదు